మొక్కల గురించి మనం చాలా తెలుసుకోవాల్సినటివి చానా ఉండాయి మనము ఏదో మొక్కలు పెట్టేసినామా వాటిపాటికి అవి బతుకుతాయి అవి ఏదో కాస్తాయి అనుకునేదే చానా అది పనికిరాని పని అది మనం మొక్కలు పెట్టినామంటే మన సొంత బిడ్డలాగా వాటిని అప్పుడప్పుడు చూసుకుంటూ మనకి ఎన్ని పనులు ఉన్నా ఒక గంట సేపు అన్నా మొక్కల గురించి వాటి పరిస్థితి గురించి చూసి గమనించుకొని మనం వాటి గురించి ఆలోచించాలి

టమాటాలు ముల్లంగి గోంగూర తోటకూర పాలకూర ఏది నాటుకున్న అది బాగా పెరిగి బాగా వస్తుంది మనకి ఆ ఎరువు ఈ ఎరువు వేసి పెంచే పని లేకుండా బాగా వస్తుంది బాగా తినేదానికి బాగా రుచిగా ఉంటుంది మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు కూడా బాగా ఆరోగ్యంగా బాగా ఉంటారు మనం గవర్నమెంట్ ఈ ఎరువు ఈ ఎరువులు ఆ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు డిఎపిఎలు యూరియాలు ఎక్కువ వేసేసినాము అంటే అది గబ గబ గబ కాస్తాయి రెండు నాలు ఇది రెండు నెలలు కాసేటివి ఒక పదహైదు రోజులు కాస్తాయి మళ్ళీ అన్ని తగ్గి పొడుస్తాయి నిలిచి పొడుస్తాయి నిలిచిపోయి మొక్క చచ్చి పొడుస్తుంది అదే మన ఎరువు మన ఎరువు కాని వేసినాము అంటే వరి మూడు నెలల దాకా కాస్తూనే ఉంటాయి అంటే ఎక్కువ కాయకుండా లిమిట్గా కాస్తూనే ఉంటాయి బాగా నాణ్యంగా ఉంటాయి తినేదానికి బాగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ మంచిది మనం వేసే పంటలు ఉడతలు ఒక తొండలు దిండలు ఈ వన్యప్రాణులు ఎన్నో మన వల్ల గురించి అవన్నీ బతుకుతాయి అయి మనల్ని కాపాడేటివి కొన్ని ఉంటాయి చిలకలు గోరింకలు ఇట్టాంటివి మనకి కీడు చేసేటివి అవి కూడా వాటిని తినేస్తాయి మనకి మేలు చేసేటివి ఆడవుంటాయి అది జంతువులున్ని కూడా మనం ఇది అవి కాపాడుకోవాలీ మన అవసరాలు తీర్చుకోవాలి అన్నిటిని చూసుకుంటేనే అది పర్యావరణం అనేది జరుగతుంది మన అవసరాలకి తీరుతే ఈ జంతువులు ఇవి మనకు చూసి చూసుకొని గుడ్లు గోదా అన్నీ కూడా మనం దగ్గరుండి మేపుకొని తోటి బాగా చూసుకుంటే ఆ రోజుకి రోజు చూసుకోవాలి దాన్ని ఏదో గూటి చేసినామా ఏదో గడ్డి వేసేసినామా అంతకొద్దు నీళ్లు పెట్టకుండా టయానికి నీళ్లు పెట్టకుండా అట్టా ఇట్టా చేసినాము అంటే అవి కూడా ఉండే కొద్ది ఇచ్చే పాలు కూడా తగ్గి పొడుస్తాయి మనకి ఏరే మనకి బాధ మనం ఎంత బాగా చూసుకుంటాం మన బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే అవి కూడా మనకి కూడా మేలు చేస్తాయి బాగా ఉంటాయి సో మన మనం ఎట్ట నమ్ముతామో ఒకరిని ఆ గుడ్లు జంతువులు అని అవి కూడా మనల్ని అంత నమ్మకంగా నమ్మతాయి అనమాట వాటికి నోరు లేరు కదా వాటికేం తెలుసు అనుకునేది తప్పు వాటికి కూడా అన్నీ తెలివిలు ఉంటాయి కానీ నోరు ఒకటి ఉండదు మాట్లాడే ఇది ఉండదు వాటికి అన్నీ తెలుసును కష్టము సుఖము అన్ని అవి కూడా తెలుసుకొని అనుసరించే మనుషులను అనుసరించే మనము ఎట్టా నడుస్తాము దాన్ని అనుసరించే అవి కూడా నడుచుకుంటాయి వాటిని తక్కువ అనేది చేసి చూడకూడదు జంతువులను కూడా వాటిని కూడా మన పిలకాయల్ని చూసుకున్నట్టు చూసుకోవాలా బాగా టయానికి మేత వెయ్యాలా టయానికి నీళ్లు పెట్టాలా ఏమీ టయానికి ఏమి తినవా ఏమైనా జబ్బు గిబ్బు చేసిందా అని అప్పుడప్పుడు చూసుకోవాలి అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి చూపించుకొని జబ్బులు ఉంటే మందు మపులు వాడితే అది బాగా అయిపోతాయి గొడ్డుకి ఏమి ఇబ్బంది ఏమీలేదు అదే మాదిరి మొక్కలు కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ మన నాటు మందులు కూడా ఉన్నాయి అవి తయారు చేసుకొని చల్లుకుంటే మొక్కలు కూడా బాగా ఇది లేకుండా బాగా పైరు అవుతాయి బాగా కాస్తాయి అవి మన ఆవు ఆవు పంచితలు అవి పెట్టుకొని చల్లితే కూడా ఇప్పుడు బాగా పైరు అవుతూ ఉండాయి వాటిలో కొన్ని కలిపి ఆకులు గీకులు కషాయం చేసి తయారు చేసి చల్లినాము అంటే ఇంకా బాగా పైరు అవుతున్నాయి అన్నిటికి ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఏం చెడ్డ చేసేదిలే మనం ఆ మందులు ఈ మందులు చల్లితేనే అన్నిటికీ చెడ్డ వాటికి చెడ్డ మనకి చెడ్డ అన్ని ఇబ్బంది పడిపోతున్నాము ఇప్పుడు వాటిని గురించి ఎక్కువ జబ్బులు వచ్చేస్తున్నాయి మనకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అవి తిని అన్ని హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి లేనిపోని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి